చేపల వేటకు అనేక రకాల పడవలు ఉపయోగిస్తాము మనం వీటిలో ఒకటి ఏంటంటే దాని స్వతంత్ర ప్రత్యేక ప్రయోజనం మరియు డిజైన్ కలిగి ఉంటాయి చేపల వేటకు ఉపయోగించే అత్యంత సాధారణ రకాలు ఏంటి అంటే చెరువులు పడవలు చిన్నవి తేలికపాటి పడవలు ఇవి సాధారణంగా చెరువులు మరియు సరస్సులు వంటి చిన్నపాటి సంస్థలు ఉపయోగించబడతయి వీటిలో సాధారణంగా ఒకటి లేదా ఇద్దరు వ్యక్తులతో చేరుతారు మరియు అవి తరచుగా క్యాటరింగ్ నెట్లు లేదా ట్రోల్ లైన్లు ఉపయోగించి చేపలు పట్టడానికి ఉపయోగిస్తాము మనం జాన్ బోట్లు చిన్నవి మూసివేసినవి పడవలు ఇవి సాధారణంగా నదులు మరియు సముద్రతీరాలు వంటి రహత జలాల్లో ఉపయోగించబడతాయి వీటిని సాధారణంగా ఒక చిన్న ఇంజక్షన్తో నడిపిస్తారు మరియు అవి తరచుగా చేపలు పట్టడానికి ఉపయోగించబడతాయి చేపలు పట్టడానికి లేదా ట్రోల్ లైన్లు కేబున్ కురాయిల్లో పెద్దలు మూసివేసిన పడవలు ఇవి సాధారణంగా సముద్ర తీరం మరియు ఆప్షోర్స్ చేపల వంటివి ఉపయోగించబడతాయి వీటిలో సాధారణంగా శక్తివంతమైన ఇంజక్షన్లతో నడిపిస్తారు మరియు అవి అనేక రకాల చేపలు పట్టడానికి సమగ్రాన్ని కలిగిస్తాయి చాట్టులు పడవలు పెద్ద పడవలు ఇవి సమూహ అల్చ అద్దెకి తీసుకోబడ్డాయి చేపలు పట్టడం వీటిని సాధారణంగా సిబ్బంది నిర్వహిస్తారు మరియు అనేక రకాల చేపలు పట్టు సామాగ్రిని కలిగి ఉంటాయి చేపల వేటను పట్టడానికి ఎన్నుకున్న పరిజ్ఞానంలో అనేక అంశాలు ఉన్నాయి వాటిల్లో ఏంటంటే నీటి రకం మీరు చేపలు పట్టాలి అనుకుంటున్నారు చెరువులు మరియు సరసులు వంటి చిన్ని నదులు సంస్థలు చిన్న పడవలు సరిపోవు అయితే నదులు మరియు సముద్రతీరాలు వంటి పెద్దలకి సంస్థలు పెద్ద పడవ అవసరం మీరు లక్ష్యంగా చేసుకునే చేపల రకం కొన్ని చేపల రకాలు ఇతరులని పెద్ద లేదా మరింత ప్రత్యేకమైన పడవ అవసరం మీ పట్టే చేపల పడవల ధర చాలా తక్కువగా ఉంటుంది కొన్ని వేల డాలర్ల నుండి పదుల వేల డాలర్ల వరకు నా దగ్గర పడవలేదు నేను ఒక పెద్ద భాష అని అనుకుంటున్నాను